కొండ శ్రీ వెంకట సాయి శ్రీ శివకార్తికేయ తోట వీర వెంకట సత్యనారాయణ నారాయణ బేబీ స్వరాజ్య లక్ష్మీ ఆనందం వెంకట సత్యకనకదుర్గ రొట్టె వీర వెంకట సత్య వరప్రసాదరావు